నేను ఏంటంటే నా డ్రీమ్ ఏంటి వచ్చేసరికి బెస్ట్ టీచర్ అవ్వాలన్నది నా డ్రీమ్ ఎందుకంటే నేను మా స్కూల్లో ప్రతీ ఒక టీచర్ని చూసేదాన్ని వాళ్ళు ఏంటంటే అందరూ ఒకేలా ఉండేవారు కాదు ఒక మ్యాడం మటుకు స్పెషల్గా ఉండేవారు ఆమె పేరు సుజాత మ్యామ్ ఆమెలా ఉండాలన్నది నా డ్రీమ్ ఆమె ఎలా ఉంటుందా అనేది ఆమెని మ్యాడంని డైరెక్ట్గా నేను అడగలేను సో అలాంటి టైంలో నాకైతే నేను బుక్ చదివాను దాని వల్ల నేను నేర్చుకున్న చాలా వరకు ఏంటి ఎలా ఉండాలి ఏంటి అనేది నేను కూడా ఎలా ఉండాలి ఎలా ఉంటే పిల్లలకి నేను నచ్చుతాను ఎలా ఉంటే నచ్చుతుంది ఒకొక్కళ్ళకి ఒకొక్కలా ఉంటే ఇష్టం ఉంటుంది కాని అలా అందరికి నచ్చేలా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేది నేను ఒక బుక్ ద్వారా తెలుసుకున్నాను చిల్డ్రన్ మైండ్ స్టడియింగ్ అనేది ఒక బుక్ ఉంది ఆ బుక్ ద్వారా నేను నేర్చుకున్నాను దాని అదే నన్ను ప్రేరేపించింది